హలో హలో మేడం ఇలా మీరు టూరిస్ట్ గైడేనండి అదే నేను ఇక్కడ విజయవాడ నుంచి బయల్దేరుతున్నానండి రేపు అంటే రెడీ అయ్యి బయల్దేరుతాను నాకు ఢిల్లీలోని కొన్ని చూడదగ్గ ప్లేస్లు ఏమైనా ఉంటే చూపించగలరా మీరు చెప్పగలరా

అవి అవ్వేకాకుండా లోకల్లో జరిగే చిన్న చిన్న మార్కెట్లు లోకల్గా అదే చిన్న చిన్న గల్లీల్లో జరుగుతూ ఉంటాయి కదా అదే హైదరాబాదులో కోఠి ఇలా చిన్న చిన్న బజార్లు బ బేగం బజారు అలా జరుగుతాయి కదండి ఆ టైప్వి కూడా నన్ను నాకు చూపించగలరా

అదే మేడం మేమిప్పుడు బయల్దేరుతున్నాము అదే మేడం అది చూట ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా ఢిల్లీలోని చూడాల్సిన ప్రదేశాలు కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న బజార్లో చిన్న చిన్నవి జరిగేవి ఉంటాయి కదా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చాలా థ్యాంక్ యూ మేడం